నాకు తెలిసిన స్వీట్లు లడ్డు మొతిక్చురు రవ్వ లడ్డు ఎర్ర లడ్డు జీడిపప్పు లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు జాంగ్రీ నేతి లడ్డు కారంపూస పూస సన్నపూస వాంపూస పూతరేకులు హల్వా నేతి హల్వా నల్ల హల్వా జీడిపప్పు మిఠాయి జీడిపప్పు పాకం కోవా పాలకోవా కత్తిరికోవా డ్రై ఫ్రూట్ కోవా జిలేబి బాదుషా మైసూర్ పాక్ దూద్ పేడ జున్ను ఖర్జూర లడ్డు చక్రాలు అరిసెలు మిఠాయి కజ్జికాయి కాజా